నేను కొత్త మొబైల్ ఫోన్ తీసుకోవడం జరిగింది ఆ మొబైల్ ఫోన్ కూడా మనకి తగిన దారిలో రావడానికి ఏ రా వచ్చింది అలాగే అదొక దాని యొక్క పని తీరు కూడా చాలా బాగుంది అలాగే దానికి ఇచ్చిన సదుపాయాలు కూడా చాలా బాగున్నాయి వర్కింగ్ కూడా చాలా బాగుంది అలాగే కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగుంది బ్యాటరీ బ్యాకప్ కూడా అది చాలా సేపు ఛార్జింగ్ అన్నది నిలవడం జరిగింది ఆ మొబైల్ ఫోన్ కూడా మనం తగిన దారిలో రావడం వచ్చింది అలాగే ఫోన్ తీరు పనితీరు కూడా చాలా బాగుంది